మా ఊళ్ళలో సాధారణంగా ఉదయం లేవగానే రెండు లీటర్లు మంచినీళ్ళు అనేది మేము తాగడం జరుగుతుంది ఆ విధంగా పేగులలో చలనం వచ్చి సుఖ విరోచనం అవ్వడానికి మంచినీళ్ళు అనేవి దోహద పడుతుంది అలాగే కావాలంటే మనం వేడి ఆ మంచినీళ్ళని చల్లగా అయినా తీసుకోవచ్చు లేకపోతే వేడిగా అది తీసుకోవచ్చు వేడిగా అంటే మరీ ఎక్కువగా ఉండకుండా గోరువెచ్చగా అయితే మనకి మంచి చేస్తుంది అలాగే పేగులలో నుండి క్రిములను కూడా అది చంపేస్తుంది ఈ విధంగా మా గ్రామంలో మల బద్ధకం పోగొట్టుకోవడానికి అనేక త్రిఫల చూర్ణాన్ని కూడా వాడుతు ఉంటాం ఈ త్రిఫల చూర్ణం అనేది మూడు రకాల మూలికలతో మేము తయారు చేస్తాం ఇది ఈ మూలికాలు అనేవి ఆయుర్వేదం షాప్లో మేము కొనడం జరుగుతుంది ఈ విధంగా మూలికలు తెచ్చుకుని మేము అవి రోటిలో వేసి దంచుకుంటాం అది దంచి దాన్ని ఒక చూర్ణంగా చేస్తాం ఆ చేసిన ఆ చేసిన చూర్ణాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం ద్వారా మనకి అది మల బద్దకం అనేది సమస్య అనేది చాలా మందికి తగ్గింది అలాగే మా ఊళ్ళో కూడా అందరం అదే ఎక్కువగా పాటిస్తు ఉంటారు ఈ విధంగా మనకి మల బద్ధకం నుంచి బయటపడడానికి చాలా చిట్కాలు ఉన్నాయి అందులో మొదటిగా వాము అనేది కూడా పేగులలో కదలికలు వచ్చి సుఖ విరోచనం అవ్వడానికి దోహద పడుతుంది మా వరకు అది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మా గ్రామంలో ఎక్కువగా అది తయారు చేస్తు ఉంటారు ఆవిధంగా అలాగే నెలకి రెండు నెలలకి ఒకసారి మనం ఆముదం అనేది తాగితే పేగులు శుభ్రం అవుతు ఉంటాయి అలా శుభ్రమైనప్పుడు మనకి సుఖ విరోచనం జరగడం అనేది సాధారణంగా జరుగుతు ఉంటుంది ఆముదం కూడా మనం తగిన మోతాదులో మనం ఎక్కు తీ తీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి అది మరీ ఎక్కువగా తీసుకోకూడదు దానిని మనం ఆముదాన్ని అల్లము రసంలో కలిపి తీసుకుంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా మనం సుఖ విరోచనం అయ్యేలాగా మనం చేసుకోవచ్చు మల బద్ధకం అనేది చాలా మంది వాళ్ళ జీవితాలలో వాళ్ళ జీవితాలలో మీ ఎక్కువగా ఎదురుకునే సమస్య ఇది దీనికి దీనికి మా ఊళ్ళో చాలా వైద్యాలు ఉన్నప్పటికి కూడా మేము ఎక్కువగా మేము ఇంటి చిట్కాలని మేము పాటిస్తు ఉంటాము బయట చాలా హాస్పిటల్స్కి ఉన్నప్పటికి కూడా మేము ఇంకా వాటిని సంప్రదించుము మా పూర్వీకులు ఇచ్చిన మాకు జ్ఞానాన్ని మేము ఉపయోగించుకుని మేము మా ఆరోగ్య సమస్యలు అన్నింటిని కూడా మేము తీర్చుకుంటాము ఈ విధంగా మల బద్దక సమస్య కూడా వాళ్ళు చాలా చిట్కాలను ఉపాయాలను చెప్పారు వాటిని మేము పాటిస్తాం పాటిస్తుంటాం వాళ్ళు చెప్పిన పాటిస్తే సరిపోతుంది మనం అంతకన్నా ఎక్కువ ఏమి చేయక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా ఎక్కువగా లాభాలను పొందినవాళ్ళే ఉంటారు అందుకని చెప్పి మేము వాళ్ళ సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తు ఉంటాం మల బద్దక సమస్య పోవడానికి ఇంకా అనేక మార్గాలు కూడా ఉన్నాయి అందులో సినిమానాక్షరణ ఒకటి ఉంటుంది ఆ చారు తాగడం వల్ల కూడా మనం పేగులలో కదలికలు వచ్చి అపిటేషన్ జరుగుతుంది ఈ విధంగా ఒకటని కాదు మనకి చాలా మార్గాలు అనేవి ఇందులో ఉన్నాయి కానీ మనం వాటిని మా మా పెద్దలు చెప్పిన విధంగా పాటించి తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి అది మనకి ఎక్కువ తీసుకున్న మనకి అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి వారు సూచించిన విధానంలోనే మనం మనం దాన్ని ఆచరించి మా సమస్యలు అనేది పరిష్కరించుకోవచ్చు ఈ విధంగా మనకి వాళ్ళు చాలా రకాల మూలికలను కూడా మనకు తెచ్చిపెట్టే అలాగే అశ్వగంధ ఇంకా చాలా రకాలు మనకి ఉన్నాయి ఇందులో కరక్కాయ కాయ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మల్ల బద్ధక సమస్య అనేది ఎక్కువగా మనల్ని బాధపడుతు ఉంటుంది ఎక్కువగా ఇది వయసు వయసు పైబడిన వారికిపై ఎక్కువ తీవ్ర ప్రభావం చూపిస్తుంది అందుకు మనం వాళ్ళకి ఇటువంటి చిట్కాలను ఇంటి ఇంట్లో తయారు చేసుకునే విధంగా నేర్పించగలిగితే వాళ్ళకి ఎంతగానో ఇది ఒహ దోహదపడుతుంది మన బద్దక సమస్య ఉండడం ద్వారా ఇది అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది మనం ఇది మలబద్ధకం సమస్య అనేది చిన్న సమస్య కాదు చాలా ప్రధానమైన సమస్యగా మనం ఇది పరిగణించాలి ఎప్పుడైతే మన ఉదరం ఉదరం అంటే పొట్ట క్లీన్గా ఉంటుందో అప్పుడు ఏ సమస్యలు అనేవి మన దరి చేరవు అందుకని మలబద్ధకం సమస్యని మనం తేలికగా తీసుకోకుండా దాన్ని మొదట్లో మనం జాగ్రత్తలు తీసుకుని దాని పరిష్కరించుకోవాలి లేకపోతే ఇది అనేక ఇతర రోగాలకు దారితీసి అవి ప్రాణాంతకమయ్యేటట్టు కూడా చేస్తుంది ఆ విధంగా నాకు మా ఊళ్ళో కూడా చాలా మంది ఇలా అశ్రద్ధ చేసి వాళ్ళు ప్రాణాలు మీదకు తెచ్చుకున్న వాళ్ళు కూడా నేను చూస్తుంటాము అందుకు దీనికి మీద అందరికి అవగాహన కూడా రావాలని అవగాహన వచ్చిన రోజు కూడా ఇటువంటి ఎవరికి కూడా ఈ సమస్య గురించి బాధపడరు ఇది మా ఊళ్ళో ఎక్కువగా మేము పాటించే విధానము ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి